నేను క్రొత్తగా నా ఇల్లు నిర్మాణం చేసుకునేటప్పుడు నాకు ఇక్కడ విద్యుత్ కనెక్షన్ లేదు కాబట్టి నేను కొత్తగా నిర్మించే మా ఇల్లు నిర్మాణానికి వినియోగదారుల వినియోగదారుల ఫోరంలో ఏఈనిక్ సంప్రదించడం జరిగింది దాని ప్రకారం ఆయన నాకు ఇచ్చిన సలహా ఏంటంటే మీరు ఎంతమంది అయితే ఇల్లు నిర్మించుకున్నారో వాళ్ళ అందరి చేత అప్లికేషన్ రాయించి తరువాత మినిమమ్ ఫీజు కట్టడం జరిగితే మేము మా వినియోగదారుల విద్యుత్ వినియోగదారుల ఫోరం తరుపునుంచి మేము మీకు విద్యుత్ కనెక్షన్ అందచేయటం జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది దాని ప్రకారం నేను అందరినీ ఇక్కడ కొత్తగా నాతో పాటు నిర్మించుకునే ఒక నలుగురు అయిదుగురుని సంప్రదించి వాళ్ళకి విషయం చెప్పి వాళ్ళ అందరి చేత అప్లికేషన్లు రాయించి ఏఈ గారికి సబ్మిట్ చేయడం జరిగింది కాబట్టి ఆ తరువాత ఏఈ గారు అనుకున్న దాని ప్రకారం విద్యుత్ లైన్లు ఏర్పాటు చేసి స్తంభాల్ని ఏర్పాటు చేసి మాకు విద్యుత్ వినియోగాన్ని అందించటం జరిగింది దాంతోటి మేము ఎంతో లాబ్పడటం జరిగింది మా ఇల్లుని ఏ సమస్య లేకుండా నిర్మించుకోవటం జరిగింది దానికంటే ముందు నేను మెయిన్ మెయిన్ లైన్ నుంచి ఒక ప్రైవేట్ వైర్ ద్వారాగా ఈ ఇంటిని ఆ ఇంటి ఉపయోగానికి కోసం ఒక వైర్ని అక్కడ నుంచి లాగటం జరిగింది కర్రల్ని ఏర్పాటు చేసుకుని లాగటం జరిగింది ఆ వైర్ మధ్యలో మధ్యలో గేదలు ఇవన్నీ ఆ కర్రల్ని పడేయటం వలన ఎన్నో సమస్యలని ఎదుర్కోవడం జరిగింది ఈ విద్యుత్ లైన్ స్తంభాల్ని ఏర్పాటు చేసిన తరువాత నేను ఆ సమస్యలన్నింటినీ అధిమించి నా ఇంటిని నిర్మించుకోవటం జరిగింది కాబట్టి ఈ విద్యుత్ విద్యుత్ వినియోగదారుల యొక్క సహాయంతో నేను నా ఇంటిని నా మిత్రులు కూడా వాళ్ళ ఇళ్లను నిర్మించుకోవటం జరిగింది అది ఎంతో ఉపయోగకరంగా విద్యుత్ కనెక్షన్ ఎంతో ఉపయోగకరంగా మాకు సహాయం సహకరించడం జరిగింది